ఫోన్పే నుండి మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఒక నెలకి మూడు వందల యాభై రూపాయలు అన్లిమిటెడ్ కాల్స్ రెండు నెలలకి ఆరు వందలు కానీ ఒక నెలకి రీఛార్జ్ చేసుకుంటున్నాను మూడు వందల యాభై రూపాయలు డబ్బులు కట్ అయ్యాయి నా ఫోన్ నెంబర్ లాస్ట్ నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి రీఛార్జ్ చేయండి ఫో అని అనుకుంటున్నాను